నేను పీఎమ్కేవీవై ద్వారా సమర్పిస్తున్న కోర్సులో ఎంబ్రాయిడరీలో శిక్షణ తీసుకుంటున్నాను అది మొదలై దాదాపు పదిహేను రోజులు అవుతుంది దానిలో భాగంగా నేను ఎంతవరకు మెళుకువలను నేర్చుకున్నాను ఎంతవరకు నాకు ఇది ఇతరులకు నేర్పించడానికి అయినా లేదంటే నాకు నా నాకు నా బ్లౌజుల పైన లేదా నా చిన్న చిన్న డ్రెస్ల పైన వేసుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది నేను ఎంతవరకు దీనిలో రాణించగలిగాను అని తర్ఫీదు నాకు తర్ఫీదుని ఇచ్చారు మీరు శిక్షణని ఇచ్చారు కాబట్టి నేను ఎంతవరకు నేర్చుకున్నానో ఇంకా ఎంతవరకు నేర్చుకోవాలి దానికి నాకు ఎంత సమయం పడుతుంది ఇప్పుడు నేర్చుకున్న వరకు నేను నేర్చుకున్నానా దానికి దానిలో నేర్చుకున్న దానిలో మెళుకువలు ఇంకేమైనా అవసరమా దాని ప్రోగ్రెస్ను మీరు నాకు కొంచెం వివరించగలరా అలానే నేను ఎలా తెలుసుకోవాలి అంటే నేను ఎంతవరకు నేర్చుకున్న ఆ నేర్చుకున్నది నాకే ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది నా ప్రోగ్రెస్ను నేను అంచనా వేయాలనుకుంటున్నాను దానికి మీరు సహాయం చేయగలరా